ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు పద్నాలుగు ఆరు రెండు వేల ఎనిమిది ఇరవైతొమ్మిది తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ముప్పైయొకటి ఒకటి రెండు వేల పద్దెనిమిది ఒకటి ఆరు రెండు వేల ఏడు